రైతులు ఆత్మహత్యలకు కారణం మేజర్ కారణం ఏంటంటే వాళ్ళకి నష్టాలు రావటం గవర్నమెంట్ కొనుగోలలో వాళ్ళకి మంచి పెట్టుబడి ఇవ్వక పోవటం వాళ్ళకి నీళ్ళ సౌకర్యం లేకపోవటం కరెంటు సౌకర్యం లేకపోవటం అప్పుల బారిన అయిపోవటం అలాగనే పంట మంచిగా చేతికి అందకపోవటం మంచి మందులు ఎరువులు లేకపోవటం దొరకకపోవటం ఇలాగ రైతులందరూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇక పోతే ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ సినిమాలో రైతులందరూ ఆ ఊరిలో నీరూరు అనే ఊరిలో అసలు నీరు నీటి కాదు వాళ్ళు ఎన్నో ఏళ్ళ క్రితం చాలా కష్టపడి అక్కడ మోటర్లు తవ్వి తవ్వినా కానీ నీళ్ళే అందేటివి కాదు అసలు నీళ్ళు రాకపోయేసరికి వ్యవసాయాన్ని కొంతమంది వదులుకొని వేరే ఊర్లోకి పోయి పనులు చేసుకొని ఉండేవారు కానీ వ్యవసాయాన్ని మాత్రం వదులుకోవద్దు అనుకోని దేశానికి తిండి పెట్టాలని కొంతమంది రైతులు అక్కడే ఉండి కష్టపడుతూ ఎలాగోలాగ ప్రభుత్వం ఏమి అందచేయకపోయినా నియమ నిబంధనలను వాళ్ళు ఎంతో కృషితో ఓపికతో అక్కడే ఉండి మొత్తానికి ఎట్లో విధంగా పంటలు చేస్తూ ఉన్నారు కానీ రైతులు ఆత్మహత్య వచ్చేసరికి ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఇబ్బందులు డబ్బులు అందకపోవడం అలాగనే ఎన్నో కారణాలు మందులు లేకపోవడం సరిగ్గా నీళ్ళు అందకపోవడం తగినంత వాళ్ళకి వాళ్ళు పడిన కష్టానికి కృషికి డబ్బులు రాకపోవడం అప్పుల బారిన అయిపోవటం సమస్యలు ఎక్కువైపోవడం వాళ్ళకి అనేక విధాలుగా ఒత్తిడి రైతులకి ఉండేది ఇకపోతే రైతుల ఆత్మహత్య చూసుకుంటే బాగా ఇప్పుడు అధికంగా ఉండేటివి ఒకవే ఇప్పుడు మొత్తం తక్కువైపోతున్నాయి అసలు ఆత్మహత్య తగ్గిపోవాలంటే మనం గవర్నమెంట్ ఇచ్చే పథకాలు కరెక్ట్గా తీసుకోవాలి గవర్నమెంట్ కూడా ఇంకా రుణాలు పెంచాలి రైతుల పట్ల మంచి స్కీములు కూడా ఇయ్యాలని కోరుకోవాలి మనం ఏం చేయాలంటే మంచి మందులు మంచి దిగుబడి పెట్టుబడికి డబ్బులు ఇలా ఇచ్చే రైతులను కృషి చేసి ముందుండి నడిపించి వాళ్ళకి ఆసరాగా ఉండి రైతులని ఆత్మహత్య నుండి బారి నుండి తప్పించాలి రైతులకు రైతన్న అంటే దేశానికి వెన్నెముక వెన్నెముక లాంటివాడు వాళ్ళు ఆరు నెలలు కష్టం పడితే పంట చేతికి వస్తుంది ఆ పంటనే మనకి వాళ్ళ కష్టం నుండి మనకి పెడతారు అదే బియ్యం మనం తింటాము వడ్ల గింజ నుండి వచ్చే బియ్యమే మనం తింటాము కాబట్టి మనము దయ చూపి వారిని కూడా మనం అర్థం చేసుకొని వాళ్ళకి కూడా ఈ గవర్నమెంట్ పథకాలు కూడా అన్ని అందే విధంగా చూసి వాళ్ళ కావాల్సిన సౌకర్యాలకు అన్నీ అందచేసేలా చేస్తే రైతుల ఆత్మహత్యలు అనేవి దాదాపు తగ్గిపోతాయి ఇక పోతేను రైతుల ఆత్మహత్యకు కారణాలు ఇవైతే రైతుల ఆత్మహత్యకు కారణాలు ఇంకా ఉండేటి గవర్నమెంట్ చేసేది ఎలా ఉందంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర పంట కొంటామని చెప్పి కొనకపోవడం ఎక్కువ ధరకి కొంటామని చెప్పి తక్కువ ధరకు తీసుకొని ఎక్కువ ధరకి గవర్నమెంట్ అమ్మటం అసలు పంటనే తీసుకోకపోవడం చేసేసరికి రైతులు మానసికంగా ఇబ్బంది పడి వాళ్ళు మొత్తానికే ఆత్మహత్య చేసుకుంటున్నారు గవర్నమెంట్ ఇలాగా చేయకుండా అన్ని అర్థం చేసుకొని వాళ్ళకి ఇస్తే రైతుల ఆత్మహత్య తగ్గుతుంది